నేను సందర్శించిన ప్రా ప్రాంతాలు అరకు వెళ్ళాను అరకు వాలీ అక్కడ ప్రకృతి పరంగా నాచరు నాచురల్గా ఉంటుంది దాన్ని చూడటానికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది నేను అలాగ కొండ ప్రాంతాలలో ఎక్కువగా సందర్శిస్తాను అదేవిధంగా రంపచోడవరం మారేడుమెల్లి ఇలాంటి ప్రదేశాలలో నాకు చాలా సంతోషార్ద సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఆ ప్రదేశాల్ని చూసినప్పుడు నాకు అలాంటివి ఇంకా అనేక ఇండియాలో ఉన్న అనేక ప్రదేశాలను కూడా కొండల ఏరియాలో ప్రకృతి సంబంధమైనవి చూడాలని నేను అనుకుంటున్నాను